రెండు తీర్లు ఉన్నయమ్మ తెల్ల కలర్ ఎర్ర కలర్ చిన్నగా ఉంటాయి ఇక మరి ఎండాకాలం చే ఎట్ట ఉంటాయి మందు కొడితే పెద్దగా అవుతాయి లేవు కానీ ఇవాళ రాలేదు రేపు అయితే వస్తాయి కేజీకి ఇవాళ వంద రూపాయలు ఉన్నాయి

నీళ్ళు కొట్టుడు బరాబర్ కానీ ఎండాకాలం కానీ ఎతల ఉంటాయి పెద్ద పూలు ఏరుతే అంతలాగ ఉంటాయి గానీ ఇక గిట్ల ఉంటాయి ఎండాకాలం గిన మాయిగి అయితే పెరుగుతాయి బిచ్చలు పెరుగుతాయి ఇప్పుడు పెరగవు

అది పువ్వు ఇది పువ్వాయ అది గులాబ్ పువ్వాయ ఇది గులాబ్ పువ్వాయ అంత ఏ అట్ల ఉంటుందామ్మ అట్ట ఉండదు అట్ల ఉండదు కలర్ గిలర్ అని ఉండదు ఇస్తాను ఇవాళ దాకా వంద ఉన్నది ఇంకా రేపు అయితే ఎట్ల ఉంటుందో కానీ ఏరుతా ఏరుతా వేరేటివి అంటే కాగడ మల్లెలు ఉన్నాయి కానీ కొంచెం అవి నలుపు వచ్చిన్నాయి తోకలు అందుకని అమ్ముతలేదు సరే

సరే